పంటలపై వాతావరణ ప్రభావం కూడా ఉంటుందనే చెప్పవచ్చు వాతావరణంలో జరిగేటటువంటి మార్పులకు అనుగుణంగా పంటలలో అనేక రకాలైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి వీటికి తెగుళ్ళు అనేవి వస్తూ ఉంటాయి ఈ తెగుళ్ళను నివారించడానికి క్రిమి సంహారక మందులను రసాయనాలను ఎరువులను ఇలా ఎన్నో రకాలు అయినటువంటి మందులను వాడుతూ ఉంటాము వీటిని నివారించడానికి ఫస్ట్ తెగుళ్ళు అనేవి రాకుండా ముందు నుండి జాగ్రత్త వహించాలి ఒకవేళ వచ్చినట్లు అయితే వాటికి తగిన మందు అస్సలు ఏంటి ఆ రోగం ఏంటి అని తెలుసుకొని వాటికి తగ్గ మందు సరైన సమయంలో సరైన క్వాంటిటీలో అందిస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల పంట సాగు అనేది సరిగ్గా పండుతుంది